నా ఉద్యోగం ఇంకా కెరియర్ తాలూకా భవిష్యత్తులో నేను దేనికోసం ఎదురు చూస్తున్నానో మీకు చెబుతాను ఎంతోమంది దొంగ సర్టిఫికెట్లు పుట్టించుకుని ఎన్నో ఉద్యోగాలు అయితే చేసే అవకాశాలు ఉన్నాయి కానీ అవి జరగకుండా ఆపే ప్రభుత్వం అయితే మాకు రావాలి అనే కోరుకుంటున్నాను అలాగే కష్టపడి చదివి అలాగే ఉద్యోగం సంపాదించాలి అనే పట్టుదల ఇంకా తెలివితేటలు ఉన్నవారికి ఉచిత ఉచిత చదువు అందించాలని ఇంకా ఒకవేళ వారు చదువుకి ఖర్చవుతుంది అంటే వారికి అనేక ఎగ్జాములు పెట్టి గవర్నమెంట్ స్కాలర్షిప్లు అందించాలని నేను అనుకుంటున్నాను అలాగే మా ఉద్యోగాలలోనూ మా భవిష్యత్తులో నేనేమీ కోరుకుంటున్నాను అంటే భవిష్యత్తు కాలంలో పిల్లలందరూ కూడా ఏం చదవాలి అనుకుంటున్నారో క్లారిటీ అయితే ఉండాలని కోరుకుంటున్నాను వారు ఏమి చదవాలి అనుకుంటున్నారో అది చదివే శక్తి పోషణ కుటుంబానికి అందించేలా చదువుకున్న ప్రతి బిడ్డకి స్కాలర్షిప్ లేదా ఏదో ఒక ప్రభుత్వం నుంచి ఆదరణ అలాగే చదివిం చదివించగలిగే స్తోమత కుటుంబానికి అందజేసేలా అనేక బిడ్డలకి ఉద్యోగాలు ఉద్యోగలలకు అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను పిల్లల చదువుల్లోను మంచి మెరుగు ఉన్న టీచర్లును అలాగే వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళకి చేసే పనులను కూడా అందించాలని కోరుకుంటున్నాను దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఉద్యోగాలు చేయడానికి మంచి తెలివితేటలతో ఆ బిడ్డలు ముందుకు నడవడానికి ఎవరైతే చదవాలనుకుంటున్నారో వారికి మంచి ఆసక్తిని అలాగే చదివించే బిడ్డలకు బిడ్డలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు నడిపించే అవకాశాన్ని ఉంటుంది అని కోరుకుంటున్నాను అలాగే చద్ చదివే పిల్లలకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చెప్పే వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం పడేలాగా ప్రభుత్వం సహాయం చేయాలని ఉద్యోగాలకు కరెక్ట్ సమయంలో జీతాలు వేసి కుటుంబాన్నీ పోషించే అవసరం వారికి దక్కాలని కోరుకుంటున్నాను